సార్ నమస్కారం అండి మీ యొక్క ఆన్లైన్ సర్వీస్లో మేము గతంలో ఒక వస్తువును ఆర్డర్ చేయడం జరిగింది కానీ సరైనటువంటి నాణ్యత లేని కారణంగా ఆ యొక్క ఆర్డర్ను రద్దు చేసు చేసుకోవడం జరిగింది కానీ మాకు ఆర్డర్కు మీరు తీసుకున్నటువంటి డబ్బు అనేది మాకు ఇంతవరకు తిరిగిరాలేదు దానికి గల కారణాలు మీరు చెప్పండి సరైన కారణాలు చెప్పనిచో మేము కన్జ్యూమర్ కోర్ ఫోరంలో వెళ్ళాల్సి ఉంటుంది కావున మీరు మాకు త్వరగా మాయొక్క నగదును తిరిగి ఇవ్వవలసిందిగా తమరికి తెలియజేస్తున్నాము